మా అబ్బాయి పుట్టినరోజు మేము చాలా హ్యాపీగా సంతోషంగా జరుపుకుంటాము మార్నింగ్ వాడికి ఇష్టమైన గులాబ్ జామ్ చేస్తాను సేమ్యా చేస్తాను అలాగే వాడికి పులావ్ అంటే చాలా ఇష్టం చికెన్ కర్రీ కూడా ఇష్టం ఆ రోజు అవన్నీ చేస్తాను వాడి కోసం అని నేను తయారు చేస్తాను మార్నింగ్ వాడు స్నానం చేసిన తర్వాత గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టుకు రమ్మంటాను వెళ్ళి వచ్చాకా వాడికి నచ్చినవి ఇష్టమైనవి అన్నీ నేను వాడికి చేసిపెడతాను వాడు ఆ రోజు స్నేహితులతో కలిసి పార్టీ చేసుకుంటాడు వాళ్ళు పిలిచి కేక్ అది కట్ చేస్తారు తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత రాత్రికి మా ఇంట్లో కూడా మేమ కేక్ తెప్పిస్తాము మా దగ్గర కేక్ అది కట్ చేస్తాడు కట్ చేసి కూల్ డ్రింక్ అది తాగుతాము చాలా సంతోషంగా చాలా ఆనందంగా గడుపుతాము ఆ రోజు తరువాత మా ఇంట్లో మా తమ్ముడు పెళ్ళికి మేము చాలా ఆనందంగా సంతోషంగా జరుపుకున్నాము ఎందుకంటే చుట్టాలు అందరు వస్తారు మా వాళ్ళందరు అక్క బావ చెల్లి మరిది గారు వాళ్ళ పిల్లలు మేనత్తలు మేనమామలు పిన్నిలు బాబాయిలు పెద్దమ్మలు పెదనాన్నలు అత్తయ్య మామయ్య మొత్తానికి చాలామంది అన్నమాట బంధువులు అందరు తాతయ్యలు అమ్మమ్మ నానమ్మ వీళ్ళందరు వస్తారు మేము అందరం ఒక వారం రోజులు సరదాగా గడుపుతాము ఆడవాళ్ళు అందరం వంటలు చేసుకుంటాము కూరగాయలు కోసుకునే వాళ్ళు ఒకరైతే వంటలు చేసే వాళ్ళు ఒకరు అలాగే వడ్డించే వాళ్ళు ఒకరు ఒక్కొక్కరు ఒక్కొక్క పని పంచుకుంటాం అన్నమాట మగవాళ్ళు అందటు బయటనుంచి ఏమన్నా కావాలి అంటే సరుకులు అవి తీసుకొస్తారు కూరగాయలు అని సామానులు అని మాకు ఇంట్లోకి అవసరమైన వస్తువులు అన్నీ తీసుకొస్తా ఉంటారు అన్నమాట మ పొద్దున లేచిన కాడనుంచి సాయంత్రం వరకు ఏదో పని చేస్తా ఉంటాం సరదాగా ఒకరు మీద ఒకరు జోక్స్ వేసుకుంటు హ్యాపీగా సంతోషంగా గడుపుతాం పెళ్ళికొడుకుని చేసిన రోజు అయితే ముత్తయిదువులు అందరికి తాంబూలాలు ఇస్తారు వస్తారు తర్వాత పెళ్ళికి కొత్త బట్టలు అవి కొనుక్కుంటాము కొత్త బట్టలు వేసుకుని అందరు రెడీ అవుతాము పిల్లలు పెద్ద వాళ్ళు అందరు రెడీ అవుతాము అలాగే వెళ్తాము పెళ్ళయిన తర్వాత అలాగే కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ అందరు సంతోషంగా దగ్గరుండి బాగా జరుపుకుంటాం అన్నమాట ఒకసారి మా పెద్ద తమ్ముడు పెళ్ళికి అందరు వచ్చాం అన్నమాట ఆరోజు చాలా సంతోషంగా గడుపుకున్నాం మొత్తం ఒక పదిమంది పైన మా తో మరదళ్ళు మా తోడికోడళ్ళు అందరం పెద్ద అరిటాకు వేసుకుని ఒకే అరిటాకులో భోజనం చేసాము అందరం ఒక ఆకులో తిన్నాము ఆ రోజు నేను ఇప్పుడికి మర్చిపోలేను చాలా సంతోషంగా గడిచింది మళ్ళీ ఆ మెమొరీస్ కూడా తిరిగి రావు మాకు